అవును సార్ కస్టమర్స్కి ఏ ఇబ్బంది లేకుండా సర్వ్ బాగానే చేస్తున్నాను సార్ ఇన్ టైంలో ఫుడ్ ఆ వాళ్ళకి అందచేస్తున్నాను సార్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగ చేయలేదు టేబుల్ మీద అనుకున్న టైంకి ఫుడ్ ఇస్తున్నాం సార్ ఓకే సార్ చాలా నీట్గా టేబుల్ టేబుల్ నీట్గా చేస్తున్నాం సార్ క్లీన్ చేస్తున్నాను ప్లేట్లు గ్లాసులు స్పూన్స్ అన్ని కరెక్ట్గానే పెడుతున్నాం సార్ నీటుగా ఆ ఓకే సార్ మేము ఏమి టిప్స్ ఏమి తీసుకోవట్లేదు వాళ్ళిస్తే అండ్ తీసుకుంటున్నామే తప్ప బలవంతంగా వాళ్ళు ఇయ్యండి అని మేము అడగట్లేదు సార్ ఓకే సార్ టేబుల్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు అర్థం కాలేదు సార్ ఆ వస్తున్నారు సార్ వీళ్ళు ఫుడ్ తినేసి వెళ్ళిపోంగానే వాళ్ళు వచ్చి ప్లేట్లు అవి తీసి నీట్గా క్లీన్ చేసి వెళ్తున్నారు సార్ ఓకే సర్ బాగానే ఉంది సార్ మేనేజ్మెంట్ అంతా బాగానే చేసుకుంటున్నాం సార్ ఓకే సార్